నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నాను దేని కోసం అంటే ఏదైనా ప్రోడక్ట్ కొనాలని ఆ ప్రోడక్ట్ వచ్చేసి నా ఫోన్కి సంబంధించినది అయ్యి ఉండాలని అనుకున్నా అలా సెర్చ్ చేయంగా సెర్చ్ చేయంగా పవర్ బ్యాంక్ అనేది అయితే గుర్తుకు వచ్చింది ఎందుకంటే మొబైల్ ఛార్జింగ్ సరిగ్గా ఆగడం లేదు సో అందువలన పవర్ బ్యాంక్ తీసుకుందాం అయితే అనేసి అనుకున్నాను సో ఆన్లైన్ షాపింగ్ ఓపెన్ చేసి చూస్తున్నాను దీని పవర్ బ్యాంక్ డీటెయిల్స్ కానీ పవర్ బ్యాంక్ వచ్చే స్టోరేజ్ కానీ పవర్ స్టోరేజ్ అండ్ మనం మోబైల్కీ ఎన్ని డేకి ఎన్ని టైమ్స్ ఛార్జ్ చేసుకోవచ్చు అని చూసాను డీటెయిల్స్ మొత్తం బాగానే ఉన్నాయి అందులో నాకు నచ్చిన కలర్ రెడ్ కలర్ అయితే ఆర్డర్ చేసాను టూ థౌసండ్ ఏంఏహెచ్ పవర్ బ్యాంక్ అండ్ ప్రోడక్ట్ వచ్చేసింది టూ డేస్కి వస్తుంది అని చెప్పారు ప్రోడక్ట్ హోమ్ డెలివరీ బట్ డిలే అయ్యి ఒక టూ డేస్ ఎక్స్టెండ్ అయ్యి వచ్చింది అది నాకు నచ్చలేదు ఎందుకంటే ఒక టూ డేస్లో డెలివరీ అవుతుంది అని చెప్పి మళ్ళీ టూ డేస్ తర్వాత ఎక్స్టెండ్ అయ్యి వచ్చింది కాబట్టి కొంచం లేట్ అయితే అయింది ఆ ప్రోడక్ట్ రావడానికి సో అక్కడ అయితే నాకు మంచిగా అనిపివ్వలేదు అండ్ ఆల్సో ప్రోడక్ట్ వచ్చేసరికి టూ డేస్ లేట్ అయింది తర్వాత ప్రోడక్ట్ని అయితే ఓపెన్ చేసి చూసేసరికి ప్యాకింగ్ విషయంలో వచ్చేసి ప్యాకింగ్ అయితే అంత పర్ఫెక్ట్గా అయితే లేకుండే సో పర్ఫెక్ట్ లేదు ఒకవేళ పార్సెల్తోని అయితే ప్రోడక్ట్ కింద పడి ఉంటె అయితే ప్రోడక్ట్ అయితే డ్యామేజ్ అవుతుండే సో అందుకని అయితే నేను చెప్తుందేంటంటే ప్రోడక్ట్ ప్యాకేజ్ అయితే మంచిగా లేదు అదీ నేను ఆర్డర్ చేసిన పవర్ బ్యాంక్ రెడ్ కలర్ అయితే నాకు వచ్చింది యెల్లో కలర్ అండ్ కలర్ వేరియేషన్ కూడా చాలా చేంజెస్ అయితే ఇచ్చారు సో అందువలన నాకు అయితే ఈ ప్రోడక్ట్ అనేది అసలు వేస్ట్ అనిపించింది సో అందుకని అయితే ఈ ప్రోడక్ట్ని అయితే మళ్ళీ రిటర్న్ అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా లేట్ వచ్చింది అండ్ ఆల్సో నాకు ఇంకొక అది ఏందీ ఇంటరెస్ట్ ఏమంటారు డెలివరీ ఛార్జెస్ కూడా కొంచం ఎక్సట్రా పడి ఉండే నేను పేమెంట్ ఆన్లైన్లోనే చేసాను బట్ వచ్చినాక డెలివరీ పర్సన్ కూడా డెలివరీ ఛార్జెస్ అని కొంచం అయితే అమౌంట్ తీసుకున్నాడు సో ఇవన్నీ మైనస్లు ఉన్నాయి కాబట్టి నాకు అయితే ఈ ప్రోడక్ట్ నచ్చలేదు సో అందుకని ఈ ప్రోడక్ట్ అయితే రిటర్న్ పెడదాం అని అయితే అనుకుంటున్నాను సో ఈ ప్రోడక్ట్ని రిటర్న్ పెట్టేసి వేరే పవర్ బ్యాంక్ అయితే చూసుకుంటాను నేను